నాకు యోగాని అభిరుచిగా చేసుకోవడానికి సుమారు చాలా సంవత్సరాల నుంచి అనుకున్న ఒక నాలుగు సంవత్సరాల నుంచి దాన్ని అభ్యసిస్తున్న ఒక రోజు సాయీభవాని గారు అనే ఆవిడ నాకు నా ఒక్క క్లినిక్లో ఒక వ్యా వ్యాధిగ్రస్తురాలిగా వచ్చారు అన్నమాట ఆవిడ ఈ యోగా శిక్షణ ఇచ్చే వ్యక్తిగా తెలిసి ఏంతో సంతోషించాను అప్పటితో ఆవిడతో సంప్రదించిన మీదట ఆవిడ దగ్గర శిక్షణ చేసుకోవడము మొదలుపెట్టాను యోగా వల్ల ఉపయోగాలు ఎన్నో కొద్దిగా తెలిసిన ఆవిడతో పరిచయం పెరిగాక నాకు యోగా వల్ల నా శరీరాన్ని ఎలా మెరుగుపరచుకోవచ్చో ఏ విధంగా చేస్తే నా ఆరోగ్యానికి ఏఏ పనులు చేయాలో అంతా ఆవిడ విశదంగా చెప్పడంతో దాని మీద రోజు రోజుకి అభిమానము యోగా చేయాలన్నా తాపత్రయము ఎక్కువైంది అది ఒక రోజు దినచర్యగా మార్చుకున్నాను రోజు ఖచ్చితంగా మనం యోగాని కనీసము ఒక అరగంటసేపు చేయడం వల్ల మన ఆరోగ్యము చాలా మెరుగుపడుతుంది అలాగే యోగాతో పాటు మన శ్వాసను కూడా మనం నియంత్రించుకోవాలి యోగాతో పాటు శ్వాస కూడా చేసాము అనుకోండి దాన్ని క్రియాయోగ అంటారు అది యోగాలో ఒక భాగం అప్పుడు మన ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది ఇప్పుడు ఉదాహరణకి మనము ఈ కొన్ని జంతువులు ఎన్నో ఉదాహరణకి ఏనుగు ఇవన్నీ ఎక్కువ కాలం జీవించాయి అంటారు కదా ఎందువల్ల అవి తీసుకునే శ్వాసలు తక్కువ అలాగే మనం కూడా అవీ ఈ శ్వాసను నియంత్రించడం నేర్చుకుంటే యోగా ద్వారా మనం కూడా ఎక్కువ కాలం జీవించవచ్చు యోగా వల్ల మన శారీరక మానసిక రెండు ఆరోగ్యాలు మెరుగుపడతాయి ఈ విధంగా ఆవిడ ప్రోద్భలంతో నా చుట్టుప్రక్కల స్నేహితులు కూడా ఈ విషయం తెలిసాక యోగా నేను నేర్చుకుంటున్నాగా నన్ను ఎంతో నా ఇంట్లో మా కుటుంబ సభ్యులు నన్ను ప్రోత్సహించి నాకు సహాయ సహకారాలు అందించడంవల్ల నేను ఈరోజు యోగా చేసుకోగలుగుతున్నాను మీ అందరూ కూడా యోగా చేసి మీ ఆరోగ్యాన్ని వృద్దిపరచుకుంటారు అని ఆకాంక్షిస్తున్నాను